సమయం లేదా వస్తువులు చాలా తక్కువ ఉన్నప్పుడు ఎటువంటి భోజనం ఇష్టపడుతారు అని అన్నారు సమయం వస్తువులు తక్కువ ఉన్నప్పుడు నేనైతే ఉల్లిపాయ కూర చేసుకుంటాను అది ఊరికే అయిపోద్ది చాలా సులువు కూడా ఉల్లిపాయ కూర అనేది సమయం చాలా తక్కువ ఉన్నప్పుడు ఏమిటి అంటే ఏముంటుంది ఉల్లిపాయలు జస్ట్ అలా కోసుకోని నూనే వేసి ఆ ఉల్లిపాయలు అందులో వేసేయడమే అయి మగ్గిపోయినాక ఉప్పు కారం వేసుకోని దించి వేసుకోని అది అన్నంలో కలుపుకోని తినేయటమే అది చాలా తక్కువ సమయం పడుతుంది ఊరికే అయిపోద్ది లేదు అనుకుంటే అది కూడా కష్టమే అంత టైం లేదు అనుకున్నారు అనుకో అంత సమయం లేదు అనుకున్నారు అనుకో అప్పుడు ఏం చేస్తారు అన్నం అన్నం అయిపోద్ది అన్నం అయిపోయినప్పుడు అన్నంలో కొంచెం పెరుగు వేసుకొని పెరుగులో కొంచెం తాలింపు వేసుకోని దద్దోజనం లాగా చేసుకోని చాలా సులువుగా తినేస్తాను అది కూడా దద్దోజనం కూడా చాలా అంటే చాలా తక్కువ సమయం పడుతుంది అన్నింటిలో చూసుకుంటే అది చాలా హె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దద్దోజనం తింటే అది బ శరీరానికి చాలా చలవ చేస్తుంది కొంతమంది పెరుగు ఇష్టపడని వాళ్ళు ఉంటారు పెరిగు ఇష్టపడని వాళ్ళు ఏంటి అంటే ఇంక దద్దోజనం తినలేరు వాళ్ళు అయితే నేను ముందులో చెప్పినట్టు ఆ ఉల్లిపాయ కూర కొంతమంది ఇష్టంగానే తింటారు ఆ ఉల్లిపాయల్లో కొంచెం కావాలని అనుకుంటే టమోటాలు ఉన్న వాళ్ళు టమోటాలు కూడా వేసుకుంటే అది రుచికి కొంచెం చాలా బాగుంటుంది అలాగే ఊరికే టమోటాలు కూడా ఊరికే మగ్గిపోతాయి మనకు కర్రీకి కూడా గ్రేవీ ఎక్కువ ఇస్తారు కూర కూడా గ్రేవీ ఎక్కువ వస్తుంది సో అది కూడా చాలా సులువుగానే ఉంటుంది నాకు ఇష్టమైనది ఇది